హలో బాలాజీ స్టోరే చెప్పండి ఏమి కావాలి మా ఇంట్లో ఉండే టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది గ్రైండరు ఉంది మిక్సీ ఉంది వాషింగ్ మెషిన్ ఉంది అన్నీ ఉంది మీకు ఏమి కావాలి చెప్పండి ఏమి టీవీ కావాలండి పెద్ద టీవీ కావాలా పెద్ద టీవీ అయితే నలభై వేలు అవుతుంది అండి ఉందండి మీరు ఒ ఈ రోజు డబ్బు మీరు కట్టినారు అంటే రేపు డెలివరీ మేము చేస్తాం అండి

మీకు సరే అండి రండి మేము ఇస్తాం మీరు విసిట్ చేసిన తరువాత మీరు మీ ఊరు అడ్రస్ చెప్పినారు అంటే

సరే అండి మీ ఊరికి కంపెనీ మేము జాగ్రత్తగా మేము టీవీ పంపిస్తున్నాం అండి సరే మీ అడ్రస్కి మీకు టీవీ మీరు డబ్బు కట్టిన యెడల మీకు టీవీ వచ్చి మీ ఇంటి అడ్రస్లో చేరిపోతుంది అండి